రోజూ మనం చేసుకునే పని చుట్టుపక్కల ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచుకోవడానికి మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాగైనా ఇంటి చుట్టుపక్కల మనం ఆ ప్లాస్టిక్స్ ప్లాస్టిక్ కవర్లు అవి ఏమైనా ఉంటే అవన్నీ పారేయ్ అవన్నీ తీసేసి చెత్తడబ్బాలో వేసుకోవాలి అలాగే మిగిలిపోయిన అన్నము కూరలు ఏమైనా ఉంటే అవి కూడా చెత్తడబ్బాలో వేసుకోవాలి అలాగే చెత్త బండి వచ్చినప్పుడు వాళ్ళకి వేసెయ్యాలి ఏ ఇలాంటి ఇలాంటివి మిగిలిపోయినవి ఏమైనా ఉన్నా కూడా వాళ్ళకే వేసెయ్యాలి వాళ్ళకే వేసెయ్యాలి ఎక్కడ కూడా పడెయ్యకూడదు అలాగే ఇంటి చుట్టుపక్కలకూడా పరిసరాలల్లో చిన్నచిన్న చెట్లు కానీ లె ఇంకా ప్లేస్ ఎక్కువగా ఉంటే పెద్ద చెట్లు కూడా నాటుకోవచ్చు దీనివలన ఆరోగ్యము బాగుంటుంది అలాగే మనకి ఆక్సిజన్ కూడా లభిస్తుంది ప్రతిరోజు కూడా మనం ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలి రోజు ఇల్లు తుడుచుకోవాలి దాని వలన ఇంట్లోకి దోమలు అలాగే ఎలాంటి క్రిమికీటకాలు రాకుండా ఉంటాయి అలాగే మనం